నేను తెలుగు నా తల్లిదండ్రుల ద్వారా మరియు నా పాఠశాలలో నేర్చుకున్నాను నా తల్లిదండ్రుల ద్వారా తెలుగు ఎక్కువగా నేర్చుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు మా వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కొంత నేర్చుకున్నాను మరియు పాఠశాలలో గురువులు చెప్పే దాన్ని బట్టి అందులో ఉన్న గొప్పతనాన్ని తెల్సుకున్నాను తెలుగు మాట్లాడడంలో నాకు చాలా అనుభవం ఉంది తెలుగు నేర్చుకోవడం తర్వాత నా అనుభవం ఇంకా చాలా పెరిగింది మా మన మాతృభాషలో ఉన్న గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నాను తెలుగు అనేది దేశభాషలందు తెలుగు లెస్స అని చాలామంది అంటూ ఉన్నారు నాకు అది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు తెలుగు ఇంత తెలుగుని ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నారు అందులో ఉన్న యాస అందులో ఉన్న భాష వివిధ ప్రాంతాల్లో వివిధ మనుషులు తెలుగుని వాళ్ళ ప్రాసలో మాట్లాడుతూనే ఉంటారు ఇది మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వ్యక్తం చేస్తుంది నేను ఇలా మా తల్లిదండ్రుల ద్వారా మరియు పాఠశాలలో మరియు నా గురువుల ద్వారా తెలుగును నేర్చుకున్నాను నాకు తెలుగు నేర్చుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది